మా ఊర్లో పచారీ దుకాణాలు ఎక్కువుగా ఉంటాయి దాంట్లో మేము నేనురోజూ ఒక పచారీ కొట్టుకెళ్తాం దాంట్లో ఉప్పు కారం అవన్నీ చాలా ఉంటాయి మేమెప్పుడూ బేరమాడకుండా పద్దు రాసుకోని తీసుకొస్తాం మా చిన్నప్పుడు మా తాతయ్య గారు మమ్మల్ని తీసుకెళ్ళేవారు ఆ షాప్కే మేం ఇప్పటివరకు వెళ్తాం ఊర్లో పచారి కొట్లు ఇంకొంచెం దూరంగా వెళ్ళాలి అప్పట్లో ఇప్పుడు మాత్రం మాకు దగ్గర్లో మాకు సమీపం ప్లేస్లో అంటే కొంచెం దూరంలోనే పచారీ కొట్టు పెట్టారు కొత్తగా దాంట్లో అన్నీ ఐటమ్సు అంటే వంట సామాగ్రి తర్వాత పప్పులు తర్వాత నూనెలు అవన్నీ దొరుకుతాయనమాట మేం బేరమాడకుండా బేరమాడతాం అప్పుడప్పుడు ఎలా అంటే కొన్ని తక్కువ రేట్కి ఇవ్వమని వాళ్లు మాత్రం ఇవ్వరు ఇవ్వకపోయినా మేం బేరమాడి కొన్ని కొన్ని సార్లు కొనుకుంటాం నేను మా చెల్లి మా తమ్ముడు వెళ్తూ ఉంటాం అలా వెళ్ళి కొన్నిసార్లు బేరమాడి కొన్నిసార్లు బేరం ఆడకుండా పద్దు రాయించి వస్తూ ఉంటాం మేము ఎప్పుడు వెళ్లి స్నాక్స్ కొనుకోవడానికే వెళ్తాం ఎలా లేస్ ప్యాకెట్లు కొనుకుంటాం అవన్నీ కొనుక్కొని తీసుకొస్తాం ఇంటికి